గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ఎదుర్కున్న సమస్యలు ఏంటంటే మనకి ఈ వర్షాకాలం వర్షాకాలం వచ్చేటప్పటికి చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి సో ఈ వరదలు పొంగి వర్షం ఫుల్లుగా ఆ రోజు ఫుల్లుగా వర్షం పడింది అనుకోండి ఆ రోజు ఫుల్లుగా చెట్టు గాలి రైతులన్న వర్షం పడుతుందా చెట్లు విరిగిపోవటం పెంచుకుంటారు చిన్నప్పటి నుండి మొక్క వేస్తారు మొక్క చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేంత వరకు దాన్ని బాగా చూసుకుంటారు ఈ వర్షానికి గాలికి చెట్లు విరిగిపోవటం అలాగే వాటర్ ఫుల్గా నీరంతా కొండ్ల పైనున్న నీరు చెరువులో నీరంతా ఫుల్ అయిపోయి అలా ఊళ్ళోకి వచ్చేస్తుంది ఇండ్లలోకి వెళ్ళిపోతు ఉంటాయి ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలా ప్రాబ్లం ఉంటుంది నీరు బయటికి వెళ్ళదు బయట అంతా పుల్గా వాటర్తో నిండిపోయినప్పుడు ఇంట్లోకి ఇంకా వాటర్ వచేస్తుంది ఇంకా మనకి దానికి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇంకేం ఉండదు సో అటువంటి అలాగే చెట్లు పెంచు చెట్లు పెంచుతుంటారు పల్లెటూరులో చాలా ఎక్కువ మామిడి చెట్లు అనగా వేపచెట్లు తాటి చెట్లు అన్ని పెంచుకుంటారు అవి వాటిల్ని గాలికి అవి కొద్దిగా డాష్ స్ డ్యామేజ్ అయ్యి విరిగిపోవటం అంటే అవుతుంటాయి అందుకే వర్షాలు పడేటప్పుడు పంట కూడా పండిస్తుంటారు మన పల్లెటూర్ల సైడ్ అయితే పంట కూడా వేస్తుంటారు వరి వరి నాట్లు లాంటివి వేస్తుంటారు అవి మనకి వర్షాలు వల్ల పంట చేతికి వస్తున్న టైంలో వర్షం వల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది చేతికి అందిన పంట అనవసరంగా నేలపాలైపోయి చేతి రైతు చేతికి అందకుండా పోతుంది సో అలాగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సో ఆప్ష ఆప్షన్ ఇచ్చినందుకు చాలా థాంక్స్